ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే భారత రవాణా వ్యవస్థ చాలా బాగుందండి ఎందుకంటే ఆధునికంగా కానీ టెక్నాలజీగా కానీ అన్ని వల్లా చాలా ఉపయోగకరంగానే ఉన్నాయి కానీ వాటి ఎదురుకునే సవాళ్ళు ఏంటంటే ఒకటి చెప్తున్నాను వినండి ఇంధనం ధర పెంపు పెంచారండి ఇంధనం ధర పెంచారంటే ఎందుకు పెంచారు ఒకప్పుడు ముప్పై ఒక్క రూపాయి అరవై రూపాయిలు లేకపోతే డబ్భై రూపాయలు ఇప్పుడూ వందకు దాటిందది మరి మధ్య తరగత మనుషులు ఉన్నారు డ్రైవర్లు ఉన్నారు ఓనర్లు ఉన్నారు ఓనర్లు వచ్చేసి ఈ ఎమ్ ఐలు కట్టుకుంటా లోన్ల మీద కొనుక్కునే వాళ్ళు వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి తక్కువ రేటుకి మాట్లాడుకొని వెళ్ళాలంటే వెళ్ళలేరు మరి అందువల్ల అలా అని ఇంధనం ఏమన్నా తక్కువకు కొడతారా అదీ కొట్టరు పోనీ ఇంకొకటి వీళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించిందా అది కూడా అవ్వట్లేదు ఏదైనా అందిస్తే వాళ్ళు కూడా చూసుకోగలరు అదొక ఇబ్బంది అవుతుందండి ఇంధనం వల్ల ఇంకొకటి చేసుకుంటేనండి డ్రైవర్లు లేకపోవడం ఒకటి డ్రైవర్లు లేకపోవడం అంటే చూస్తున్నా అంటే ఇప్పుడూ తనూ డ్రైవర్ అని తన కొడుకులు అని తన బిడ్డల కాని అదే ఫీల్డ్లో ఉండాలని ఎవ్వురూ అనుకోరు కదా అందువల్ల డ్రైవర్లు చాలా తక్కువౌతున్నారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే యాక్సిడెంట్లు చూస్తున్నారు వారి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి రాగలరా లేదా అనేసి ఇంట్లో వాళ్ళు ఆతురతగాని వాళ్ళు పడే బాధ కాని దాని వల్ల కొంతమంది చాలా ఇబ్బందికరంగా చాలా మంది డ్రైవింగ్ ఫీల్డ్ని మానేస్తన్నారు అది ఒకటి అండి ఇంకొకటి చెప్పాలంటే రవాణా లేట్ అవ్వడం ఎందువల్ల రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల ట్రాఫిక్ జాములు ఇంకెక్కడ పడితే అక్కడా ఈ వాహనాలు ఎక్కువ అయ్యి ఆ సిగ్నల్స్ ఒకప్పుడు సిగ్నల్స్ ఉన్నాయే కాని ఎప్పుడూ కూడా ఇలాంటి ఇబ్బందులు పడే వాళ్ళు కాదు అంత ఇరకాటంగా ఉండేది కాదు కానీ ఇప్పుడు లేట్ అవుతుంది అంటే ఎక్కడపడితే అక్కడా గంటల తరబడి ట్రాఫిక్ జాములు అవుతున్నాయి ఎందుకు బళ్ళు ఎక్కువ అవ్వటం వల్ల అయి కారులు అవ్వచ్చు మోటర్ బైకులు అవ్వచ్చు ఇంకేయన్నా బస్సులు అవ్వచ్చు ఇంకా ఏదైనా అదర్ వాహనాలు ఏదైనా కావ్వొచ్చు వీటన్నిటి వల్ల అంత లేట్ అవుతుంది అదొకటి ఎదుర్కొంటున్నారండి అలాగే ప్రకృతి సమస్య అలా ఎలా అంటే మనం వాడే బళ్ళ వల్ల ఈ బళ్ళలో ఉన్న ఏసీల వల్ల ఒకప్పుడు ఏసీ అంటే ఎవరికి తెలియదు కానీ అటువంటిది ఇప్పుడు ప్రతి ఒక్క కార్లో ప్రతి ఒక్క బస్సులో కానీ ఆ ఏసీ ఉత్పత్తి చేసే కాలుష్యం బయటకు వస్తం వల్ల ఆల్రెడీ పెట్రోల్ వల్ల కాలుష్యం చాలా వచ్చిద్ది బయటికి అందువల్ల ఎదుర్కొంటున్న సమస్యలు కొంత అయితే కొంత ఏసీల వల్ల కొంచెం సమస్యలు అండి అలాగైతే చూసుకుంటే ఇంకో సమస్య చెప్తానండి ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆర్థికపరంగా అంటే అసలకి వాళ్ళకి ఎలాంటి సహాయం లేదు డ్రైవర్లుకి కానీ ఇటు డ్రైవర్లు చనిపోతే ఏమన్న ఇస్తారా అది కూడా ఇవ్వరు ఓనర్లు చూసుకుంటేనేమో ఓనర్లు మాకు ఏమన్నా ఇస్తానుగా అంటే మీకు ఇచ్చేదా అంటారు మరి దాని వల్ల కుటుంబాల ఎంత నష్టపోతున్నయ్ చాలా నష్టపోతున్నాయి కదా మరి అందువల్ల కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటున్నాయి అలా చూసుకుంటే పనులు పెంచడం వల్ల ఇంతకుముందు రోడ్ టాక్స్ ఒకటే ఉండేది ఇప్పుడు మధ్య మధ్యలో మరి వాళ్ళు టోల్గేట్లకు కట్టుకునే డబ్బులు కానీ మధ్యలో వీళ్ళకి ఏదన్నా కొంతమంది అంటే మఫ్తీలో రానీ మరి లేపోతే తెలిసిచేయనీ తెలియచేయనీ పోలీసుల ద్వారా కూడా కొంతమంది వీళ్ళని ఇబ్బందికరంగా ఇబ్బందిలు పెడతానే ఉన్నారు వాళ్ళ దగ్గర ఎంతో కొంత కడితేనే అసలు వాళ్ళకి లైసెన్స్ ఉన్నా లేకపోయినా గానీ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయే మనుషులు మరి వీళ్ళు ఇంటికి వీళ్ళు తిరిగొచ్చి మళ్ళీ డ్రైవర్కి చెప్పుకోవాలి అంటే ఓనర్కి చెప్పుకోవాలి కదా మరి ఓనర్కి చెప్పుకోవాలంటే వీళ్ళు కట్టిన డబ్బులు నువ్వు కట్టుకున్నావు మాకేం సంబంధం నువ్వు తీసుకున్నావు అనేసి వాళ్ళ మీద వేస్తారు నింద మరిప్పుడు ఎట్లా కుదిరితే కుదరదు కదా అదొకటి ఇబ్బంది ఇంకోటి చూసుకుంటే రోడ్లు సరిగా అసలు ఎక్కడా కూడా అసలు రోడ్లు అనేది ఒకప్పుడు నాణ్యత ఏంటంటే ఇంత రవాణా లేదప్పుడు అప్పుడు ఏందంటే ఏదో ఎడ్ల ఎడ్ల బళ్ళల్లో ఏ సైకిలు సైకిల్ తొక్కుకోవటం వీటి మీద ఏదో చేసుకుంటూ పోతూ ఉండేవాళ్ళు కాలినడక వెళతూ ఉండే వాళ్ళు రోడ్లు ఇబ్బందికరంగా ఉండేవి కాదు ఇప్పుడు రద్దీ పెరిగి వాహనాలు పెరిగి రోడ్లు గులుగులయ్యి ఆ రోడ్లు వల్ల బాగా ఇబ్బందికరంగా అవ్వటం వల్ల అదొక ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకి ఇంకొకటి చూసుకుంటే సరుకు దోపిడి దోచుకునే వాళ్ళు ఎక్కువ అయిపోయారు ఎందుకంటే దొంగలు ఎక్కువైపోయారు ముఖ్యంగా రోడ్డు మీద ఏ టైంలో ఎక్కడ ఎవరు ఏం చేస్తారో తెలియదు ఎక్కడ ఆపుతున్నారు మీరు చూసుకుంటేనండీ గతంలో చాలా కేసులు ఉన్నాయి దాని మీద చాలా మందికి శిక్షలు కూడా పడి ఉన్నాయి రోడ్డు మీద ఒక ఆర్ టీ ఓ అని ఆపి టీ ఓ గారు పిలుస్తున్నారని కొంతమంది మధ్యలో హైవే మధ్యలో కాని ఎక్కడైనా కాని వాళ్ళని తీసుకెళ్ళి గొంతులు కోయటం ఇలా చేయటం వల్ల ఎంతో మంది చంపేసి వాళ్ళు ఇలా చేయటం వల్ల డ్రైవర్లు భయపడి పోయి కూడా కొంచెం ఆ ఫీల్డ్కి మానేస్తూ ఉన్నారు అదొకటి బాగా చూసుకోవాలి ఇంకొక విషయం చెప్పాలంటేనండీ డ్రైవర్లు అయితే డ్రైవింగ్ ఫీల్డ్కి తొందరగా రారు డ్రైవింగ్ ఫీల్డ్కి అటువంటిది ఇప్పుడు వాళ్ళు వస్తున్నారంటే ఏదో వాళ్ళ ఇంట్లో ఉన్న ఇబ్బందుల వల్ల ఆర్థిక ఇబ్బందులు వల్లే కదా కాకపోతే దానివల్ల వాళ్ళు ఉపయోగకరంగా లేకపోయినా కానీ వాళ్ళు చేస్తన్నారు మరి దాన్ని బట్టి రవాణా వ్యవస్థ అలా ఉందండి ప్రస్తుతానికి